అందరినీ గెలిపి గెలిపిస్తాము మేము గెలిసి మేము మేము ముందు కబడి మాత్రం మేము గెలుస్తుము ఎవరైనా ఎటైనా పోనీ మేము గెలుచుకొని మేము ముందు నిలిస్తే పై ఏడు మందికి ఉండాలా దానివల్ల ఏడు ఊరులు గెల ఆడతా వదిలెస్తుము లాస్ట్లో మేము నిలుచుకుందుము ఒక ఊరు మీద అది మాతో కూడా ఆడకుండా ఓడిపోదురు వాళ్ళు వాళ్ళు మా కడల ఆడినారు కదా దానివల్ల ఓడిపోదురు మేమే గెలిసే గెలిస్తుము కబడిలో మాత్రము ఈ వాలీబాలు ఆ బాలు ఈ బాలు అని ఆడతారే అదంతా మేము వదిలేస్తుము ఆడుకొని పోనీ ఈసారి అన్నీ మనమే తీసుకుంటే ఎట్లా వాళ్ళు ప్రైజు తీసుకొని పోని ఒక ప్రైజు వాళ్లెత్తుకొని పోనీ మనం ఒక ప్రైజు ఎత్తుకుందాం అని చెప్పి మేము అనుకుందుము అయితే ఈ పందాల్లో మాత్రము మేము ముందు ఉందుం ముందుండి బాగా పందాలు ఆడి గెలిచి మేము మొత్తం సహాయపడి అందరికి తోడు నీడగా ఉం ఉంటాము అంతేగాని ఇంక మేము ఏమి చేయలేం అంతే ఇంకేం నేనేం మాట్లాడలేను అయితే మాట్లాడాలంటే ఎన్నో ఉంటుంది అయితే మేము ఏ ఏ ఆటలు ఏ ఏ పాటలు ఏ ఏ ఇది చెయ్యాలని మాకు తెలుసు మాకే తెలుసు మేమే చేతుము మేమే చేసినాక అందరికీ ప్రైసులిచ్చేది మేమే అందరినీ పిల్లకాయలు పెద్దలు పిల్లకాయలు పెద్దలు చిన్నోళ్ళు అందరినీ పిలిచి అందర్నీ పోటీ వదిలి ప్రైజులు ఇచ్చేది మేమే మేము ఇచ్చినాక అందరూ అందరూ తీసుకొని పోదురు ఒక్కొక్కరిగా జనవరికి మాత్రం మొత్తము మంది పిల్లల నుండి పెద్దల వరకు ఆట పోటీలు వదులుతాం వదులుతాం వదిలి అప్పుడు ఒక్కొక్కరికి ప్రైజులు మేమే పిలిచి పిలిచి ఇద్దుము తీసి తీసుకొను పోదుము వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోదురు అప్పుడు మేవంతా కలుసుకొని ఏదో కొంచెం డబ్బు ఉంటే తీసుకుని పోయి ఆ ప్రైజులు ప్రైజులు వాళ్ళవి దీనికింతా దానికెంతని ప్రైజులు తీసుకొచ్చి పెట్టుకొని ప్రజలంతా ఒకటి ఒకటొకటి ఒకటొకటిగా వాళ్లకంత ఇచ్చుకుంటా ఉంటాము అంతే మాకు తెలిసింది మేము సేయవల్సిన కార్యము అది అది చేసి మళ్ళీ మళ్ళీ నేను ఏమీ ఏమీ సేయలేము మేముండేంత వరుకు ఉన్నంత ఇప్పుడు జనవరి వస్తున్నది క్రిస్మస్కు జనవరికి ఆటపాటలు మాలో ఎంతో పెద్ద గొప్ప గొప్పగా చేసుకుని మేము ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో మంచిగా చేసుకుంటూము ప్రైజులు తీసుకుంటాము మంచి మంచిగా చేసుకొని మా మాలో ఎంత గిట్టుబాటు ఉందో అంత చేసుకొని మా అందరికీ ఇచ్చుకుంటూ చేసుకుంటూ చాలా చేస్తాము అంతేగాని ఇంకా నేను ఏమి చేయలేము మేము ఏమి ఆట పోటీలు మాత్రం ఫస్ట్ మాదే మాదే ఉన్ను ఆ ఆట పోటీల్లో గెలిచేది పట్టేది మొత్తం మేమే సేతుము అంతేగాని ఇంకేమి చేయలేము మనం కొన్ని అనుకుంటాము ఇంకను అని మాటలాడేదు మాటలాడేసినాను